అవునండి చెప్పండి ఓకే అండి ఓకే అండి తప్పకుండా అండి ఓకే అండి అలా అన్నప్పుడు మీకు టూ డిఫరెంట్ చార్జెస్ పడతుండండీ అంటే చెప్పండి అది ఏం లేదు మీరు ద్రాక్షారామంలో ఏమైనా చూస్తారా అండి ఇంకా లేకపోతే ఒక టెంపుల్ ఒక్కటే చూసుకుని వెళ్ళిపోతారా ఓకే డి డీజిల్ చార్జెస్తో అన్నీ కలిపి ఒక ఫైవ్ థౌజండ్ అవుతుందండి పర్ డే వచ్చి మీకు ఎంతమంది వస్తున్నారండీ ఫోర్ మెంబర్సా అండి అందులో ఓల్డ్ పీపుల్స్ గట్రా ఏమైనా ఉంటారా అండి ఓకే సరే అండి అంటే రేపు ఏ టైమ్కి స్టార్ట్ అవుతారండీ మీరు ఎప్పుడు వెళ్తారండి డేట్ ఎప్పుడు సెవెన్త్ అండి ఓకే అండి ఓకే అండి అదే రేపు ఏ టైమ్కి స్టార్ట్ అవుతారండి అదే సెవెన్త్న ఏ టైమ్కి స్టార్ట్ అవుతారండి ఒకే అండి మీరు లొకేషన్ గట్రా మా వాట్సాప్కి మీరు చెయండి డ్రైవర్ని మీరే పెట్టుకుంటారాండి మేము పెట్టాలా అండి ఓకే అండి ఒక వేళ డ్రైవర్ని కూడా పెట్టుకుంటే ఎక్స్టా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది మ్యామ్ అంటే టూ డేస్కి కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం డేకొచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా అంటే మేము ఇందులో చార్జ్ చేసుకుంటాము ఫుడ్ గట్రా ఏమన్నా తింటారా అండి ఓన్లీ టెంపుల్ చూసుకుని డైరెక్ట్ కాకినాడకి వెళ్ళిపోవడమేనా మీరే ప్రిపేర్ చేసుకుని వస్తారా ఇక్కడికి ఫుడ్ గట్రా ఏమవసరం లేదా ఇంకేమి చూడరు కదండీ ఓకే అండి టెంపుల్లో ఎన్ని గంటలు ఉంటారండీ మీరు అంటే ఫుల్ డే ఓకే ఫుల్ డే మీకు కార్ కావాలి అంటే డ్రైవెర్కి కూడా ఫుడ్ మీరే ప్రొవైడ్ చెయ్యాలండి ఓకే మీరే ఫుడ్ ప్రిపేర్ చెయ్యా డ్రైవెర్కి మిరే ఫుడ్ ప్రొవైడ్ చెయ్యాలి ఓకే మ్యామ్ ఓకే అండి అయితే రేపు మాకు మాకు ఇప్పుడు మీ లొకేషన్ షేర్ చెయ్యండి రేపు మార్నింగ్ నైట్ ఒకసారి కాల్ చెయ్యండి ఏ టైమ్కి వస్తున్నారో ఏంటో మా డ్రైవర్ని కార్ ఇచ్చుకుని పంపిస్తామండీ మీ లొకేషన్ షేర్ చెయ్యండి సరే థ్యాంక్ యూ అండి